హలో హాయ్ ఏం చేస్తున్నావ్ ఇట్లా ఇట్లాగ వస్తున్నాయి కదా మనకి కూడా ఎయిర్పోర్ట్స్ అనేది ఉంటే బాగుంటుంది కదా హైడ్రాబాద్లో హైదరాబాద్లో ఒకటి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇంకొకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది అట్లా మన మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అసలు ఎయిర్పోర్ట్ల గురించి ఎయిర్పోర్ట్ ని కట్టాలి అంటే అంత పెద్దదానిలాగా ఎయిర్పోర్ట్ పెద్ద ఎయిర్పోర్ట్ లాగా చేయాలి అన్న ఆలోచన మన గవర్నమెంట్ కి ఎందుకు వస్తలేదు మన హైదరాబాద్ లో వచ్చేసి ఇండియాలోనే తెలుసు హైదరాబాద్ కో హైదరాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ పెద్ద ఎయిర్పోర్ట్ అట్లా మరి ఫెస్టివల్స్ కోసము టూర్ల కోసము అన్నిటికి మన ఆంధ్రప్రదేశ్ పెద్దగా ఉన్నప్పుడు ఈ ఎయిర్పోర్ట్ అనేది చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అసలు కనీ వేసే వే ఎయిర్పోర్ట్స్ ఉంటె బెస్ట్ అంటే కాదు ఇప్పుడు హ్య్దరాబాద్ నుండి తిరుపతికి రావడానికి ఉంది కానీ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి లేవనట్లేదు కానీ చిన్న చిన్నగా ఉన్నాయి పెద్ద ఇప్పుడు హ్య్దరాబాద్ ఎట్లా పెద్దగా ఉందో అట్లా ఉన్నట్టుగా ఏదైనా ఒక ఎయిర్పోర్ట్ ని పెద్దవి చేయొచ్చు కదా మనకున్నవాటిని అప్పుడు మనమందరం కలిసి ఇప్పుడు ఇక్కడికి రీసెంట్ గా ఎమ్మెల్యే గిట్లా వస్తారంట కదా వచ్చినప్పుడు మనమందరం కలిసి మన గ్రూప్ ఉంది కదా మన గ్రూపు లో అందరం ఈ దీని గురించి డిస్కస్ చేయాలి ఎయిర్పోర్ట్ ని డైరెక్ట్ గా ఇప్పుడు మనకి దగ్గర ఉంది కదా ఈ ఎయిర్పోర్ట్ ఇది డెవెలప్ అయ్యిందనుకో మన ల్యాండ్ గాని మన అస్సెట్స్ వాల్యూ పెరుగుతుంది కదా ఎయిర్పోర్ట్ అనేది మనకి వచ్చిందంటే మన ల్యాండ్ వాల్యూ మన అస్సెట్స్ వాల్యూ పెరిగిపోతుంది అట్లా మనమందరం కలిసి అడుగుదాం ఎయిర్పోర్ట్ ని కొంచెం డెవెలప్ చేయండి అని మీటింగ్ లో అవును ట్రాఫిక్ కదా ల్యాండ్ అస్సెట్స్ పెరుగుతాయి అందరికి నువ్వు నువ్వు నువ్వు కూడా వాళ్లందరికీ చెప్పు నేను కూడా ఇక్కడ అందరికి చెప్తాను ఇది తెలిసిన వాళ్ళకి గ్యాదర్ చెయ్యి గ్యాదర్ చేసి మనం ఏ పలానా డేట్ డేట్ అని ఏం చెప్పకు మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో ఈ డేట్ రోజు వెళ్దాం అనని చెప్తాం ఖచ్చితంగా రావాలానని చెప్పు అనుకోని గ్యాదర్ అయ్యి వెళ్ళినామంటే మాట్లాడానికి వెళ్దాం డెవలప్మెంట్ గురించి ఎయిర్పోర్ట్ ది ఓకే ఓకే మరి చెప్పు అందరికి మనము డేట్ ఫిక్స్ చేసుకొని సార్ కి అడుగుదాం ఏ రోజు ఫ్రీ ఉంటారో మనతో మాట్లాడటానికి అని అడిగినాక మనం మనం అందరం ఆ డేట్ ఫిక్స్ చేద్దాం అవును అదే నేననేది అందుకోసమే